తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన సహజ వ సహజవనరలు నీరు అడవులు ఖనిజాలు మరియు కాలుష్యం అయితే నీరు గురించి చెప్పాలంటే తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ప్రధాన నీటి వనరు జిల్లాలో అనేక పెద్ద మరియు చిన్న చెరువులు మరియు కాలవలు కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అడవుల గురించి చెప్పాలంటే ఈ ఒక్క జిల్లాలో సేతుపల్లి అడవులు బాగా ప్రసిద్ధి చెందిన అడవులు అనమాట అయితే ఇవి జిల్లాలోనే అతి పెద్ద అడవులు జిల్లాలో ఇతర అడవులలో రంపచోడవర రంపచోడవరం అడవులున్నాయి ఇంక గోదావరి అడవులు మరియు కిర్లంపూడి అడవులు కూడా ఉన్నాయి ఇంక కనిజాల చాల విషయానికొస్తే ఈ యొక్క జిల్లాలో ఇటుకలు రాళ్లు రాతి పొడి సిమెంటు మరియు మట్టీ వంటి అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు కాలుష్య విషయానికొస్తే ఈ యొక్క జిల్లాలో కాలుష్యమనేది ప్రధాన సమస్యగా మారిపోయింది గోదావరి నదిలో ఇంకా ఎన్నో కాలుష్యాలు ఎన్నో కలుషితాలు కలవడం మనం చూస్తన్న ఇంకా ఈ యొక్క నదిలో పారిశ్రామిక మరియు వ్యవసాయ కాలుష్యం ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది నీటివనరుల విషయానికొస్తే ఆ ఏవేవి ఉన్నాయంటే గోదావరి నది ఒకటి ఈ యొక్క నది ద్వారా మనం ఎన్నో సరఫరా చేస్తన్నాము అనేక పెద్ద మరియు చిన్న చెరువులు కాలవలు అన్నీ కూడా ఈ యొక్క గోదావరి నదిన ఉన్నాయి తూర్పు గోదావరి జిల్లా యొక్క జిల్లాలోని నీటి వనరులు చుట్టూ కూడా పారిశుద్ధ్య సంబంధ మార్పులు గమనించి మనం గమనించచ్చు చాలా మార్పులైతే జరిగాయి అయితే గత కొన్ని సంవత్సరాల్లో చూస్తే ఈ యొక్క జిల్లాలో మున్సిపాలిటీలు మరియు గ్రామపంచాయితీలూ నీటి వనరులు ఇవన్నీ కూడా రక్షించడానికి ఎన్నో కృషి చేస్తన్నాయ్ మునిసిపాలిటీలు ఈ యొక్క కృషి వళ్లనే మనం కాలుష్యం అనేది తగ్గించడం జరిగింది ఇంకా మున్సిపాలిటీ చెత్త తీసుకోవడం మరియు పరిసరాల శుభ్రపరచడం ఇవన్నీ కూడా జరుగు ఈ యొక్క మార్పులన్నీ మనం చూస్తన్నాం అలాగే ఈ యొక్క జిల్లాలోని మున్సిపాలిటీలు తరుచుగా చెత్తను తీసుకెళ్తున్నా యి పరిసరాలను శుభ్ర పరుస్తున్నాయి ఈ యొక్క చర్యలు తీసుకోవడం వల్ల కొంతవరకు కాలుష్యమయితే తగ్గుతుందని అనుకుంటున్నాము ఈ ఈ విధంగా అందరూ కూడా కలిసి మున్సిపాలిటీ కార్యక్రమమంతా కలిపి కూడా కాలుష్యం తగ్గిచ్చడానికి ముందుకు వస్తున్నాయని చెప్పొచ్చు అయితే జిల్లాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఇంకొక సమస్యగా మారిపోయింది ఈ ప్రాంతంలో చెత్తను సరిగా నిర్వహించకపోవడం వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నాయి తూర్పు గోదావరి జిల్లాలోని నీటి వనరులను రక్షించడానికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం అయితే వస్తుంది కనుక దీనికి అందరూ కలిసి అంటే ప్రభుత్వము మున్సిపాలిటీలు గ్రామ పంచాయితీలు అలాగే ప్రజల సహాయం కూడా ఈ యొక్క కాలుష్యం తగ్గిచ్చడానికి దోహదపడతయ్